వందనాలు బాబు నాని బాబుగారు ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాం అండి ఏంచేస్తున్నారు ఏంటి సంగతులు మీ కుటుంబ సభ్యులు అందరూ బాగున్నారా

చాలా బాగున్నారండి చెప్పండి సార్ ఏంటి విశేషాలు ఏంటి అయ్యో చాలా సంతోషం అండి చాలా సంతోషం ఇలాంటి వార్త వినడం చాలా సంతోషం యవ్వనస్థులు బాప్తీసం తీసుకోవడం అనేది చాలా సంతోషం అండి మీ కుటుంబ సభ్యులే ప్రత్యేకంగా బాప్తీసం తీసుకోవడం నాకు చాలా సంతోషం అయితే ఈ బాప్తీసాలు ఇవ్వడానికి ముందుగా మనం కొన్ని కార్యక్రమాలు చెయ్యాలి మీకు తెలుసు కదండీ అయితే ముందుగా మనం పిల్లలకి ఆ యొక్క బాప్తీసం గురించి అవగాహన కల్పించాలి అట్లా బాప్తీసం అంటే ఏంటి ఆ బాప్తీసం తీసుకోవడం ఎలా జరుగుతుంది ఆ తరవాత ఆ యొక్క బాప్తీసం అయిపోయిన తరువాత ఎలా జీవించాలి అనేది వారికి అవగాహన ఇవ్వాలంటే ఒక పదిహేను రోజులు వారికి శిక్షణ అనేది ఇవ్వాలండి అయితే ఆ మన చర్చిలోనే ఇవ్వాలండి అయితే ప్రతీరోజూ కూడా వారు బాప్తీసం మీకు దగ్గర్లోనే ఉన్నారండి వాళ్ళు అయితే ఇప్పుడు ఒక పనిచెయ్యండి సార్ ప్రతీరోజు కూడా ఇప్పటి నుంచి మనం ఒక పదేహేను రోజులు టార్గెట్ పెట్టుకుందాము పదిహేను రోజులు వారికి ప్రతి రోజు కూడా మీరు మా మన చర్చిలోకి గానీ లేదంటే మా ఇంటి దగ్గరగానీ ఒక గంట పాటు వాళ్ళకి ఈ యొక్క బాప్తీసం మీద అవగాహన కల్పించడానికి వాళ్ళకి ఈ యొక్క బైబిల్ యొక్క సిద్దాంతాలు నేర్పించడానికి ప్రయత్నం చేస్తాను లేదంటే ఇవన్నీ కూడా చేసి చెయ్యకుండా వారికి బాప్తీసం ఇవ్వకూడదండి ఎందుకంటే వారికి పూర్తిగా అవగాహన లేకపోతే వాళ్ళు నేర్చుకోలేరు మీకు తె మీకు తెలుసు కదండీ సో మనం ఏంచేద్దాం అంటే వాళ్ళకి బాప్తీసం ఇచ్చే ముందు పదిహేను రోజులు ఈ విధంగా ప్రతి రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు గంట పాటు వాళ్ళకి అవగాహన కల్పిద్దాం ఆ మీరు ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళందరినీ కూడా మా ఇంటికి తీసుకురండి పదిహేను రోజులు తరవాత వారందరినీ కూడా మన చర్చి దగ్గరే ఉన్న ఆ యొక్క కుండీలో బాప్తీసం ఇద్దాం దీని గురించి ప్రార్ధన చెయ్యండి వాళ్ళు కూడా ప్రతీ రోజు కూడా ఉదయము సాయంత్రము నిద్రపోయేటప్పుడు నిద్రలేచిన తరువాత చక్కగా మోకాళ్ళు వేసి ప్రార్ధన చేసుకున్నట్లయితే ఈ యొక్క బాప్తీసాల కార్యక్రమం అనేది చక్కగా జరగడం అనేది జరుగుతుంది అండి బాప్తీసాల లిమిట్ అనేది ఒక య యవ్వన వయస్సు వచ్చేటప్పటికి ఎవరైనా తీసుకోవచ్చండి వారు ఇప్పుడు ఎలాగో సిద్దంగా ఉన్నారు మీ పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు కాబట్టి యవ్వనప్రాయంలో తీసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం దీనిమీద ప్రార్ధన చెయ్యండి బైబిల్ కూడా చదువుతూ ఉండండి దీని గురించి ప్రార్ధన చెయ్యండి సార్ మనం కూడా ప్రార్ధన చేద్దాం తొందరలోనే మీ పిల్లల్ని నాదగ్గరకి తీసుకురండి మనం ఆవిధంగా ముందుకు పోదాం రే రేపు సాయంత్రం తీసుకురండి రేపు సాయంత్రం నాలుగు గంటలకు తీసుకురండి మనం అందరం మాట్లాడుదాం

అలాగే సార్ అలాగే సార్ మిమ్మల్ని కలుద్దాం అండి నాని గారు మీరు మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక వందనాలండి వందనాలు అలాగేనండి చాలా సంతోషం ఉంటాను సార్ వందనాలు వందనాలు